స్వేచ్ఛ మరియు అన్వేషణ బైకింగ్ మిమ్మల్ని కారు పరిమితుల నుండి తప్పించుకోవడానికి మరియు మీ సొంత వేగంతో మీ పరిసరాలను అన్వేషించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది పార్కులో ప్రయాణించిన నగర వీధుల్లో నావిగేట్ చేసిన లేదా సుందరమైన మార్గాలను అనుసరించిన మీరు కొత్త ప్రదేశాలను మరియు దాచిన రత్నాలను కనుగొనవచ్చు ఒత్తిడి ఉపశమనం మరియు సంపూర్ణత మరియు స్వచ్ఛమైన గాలి చాలా ప్రశాంతంగా ఉంటాయి మరియు మీ చల్లని క్లియర్గా చేయడంలో సహాయపడతాయియి ప్రస్తుత క్షణం మీ తైల శబ్దం మరియు దృశ్యాలపై దృష్టి కేంద్రీకరించడ ఒక రకమైన ధ్యానం కావచ్చు సారిక శరీరక శ్రమ మరియు ఆరోగ్య ప్రయోజనాలు బైకింగ్ అనేది తక్కువ ప్రభావ వ్యాయామం ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కండరాలను బలపరుస్తుంది మరియు మొత్తం ఫిట్నెస్ పెంచుతుంది సిరులు కోరుకునేవారు కోసం ఉత్సాహం మరియు ఆడ్రలిన్ రద్దీ మౌంటైన్ బైకింగ్ లోతువైపు ట్రయల్స్ మరియు వేగవంతమైన రోడ్లు సైక్లింగ్ కూడా ఆడ్రలిన్ రద్దీని కలిగిస్తుంది టెక్నికల్ ట్రయిల్స్లొ నైపుణ్యం సాధించడం డ్రాప్ను నావిగేట్ చేయడం మరియు మీ పరిమితులను పెంచడం ఆనందదాయకంగా ఉంటుంది సాఫల్య భావన సవాలుతో కూడిన ఆరోహణల చేయించడం సుదూర రైడ్ని పూర్తి చేయడం లేదా కష్టమైనా యుక్తిని నెయిల్ చెయ్యడం నమ్మశక్యంగానే బహుమతి మరియు విశ్వాసాన్నిపెంపొందించవచ్చు ప్రకృతితో అనుసంధానం మౌంటైన్ బైకింగ్ ముఖ్యంగా సహజ ప్రకృతి దృశ్యాలను మిమ్మల్ని ముంచెత్తుతుంది ఇది మీ జుట్టును గాలిని మీ చక్రాల కింద ఉన్న ధూళిని మరి మీ చుట్టూ ఉన్న మూలకలను అనుభూతి చెందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది సామాజిక సీతాకోక చిలక కోసం భాగ్యస స్వామ్య అనుభవాలు మరియు బంధం స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిగి బైకింగ్ చేయడం వల్ల కలిగిన సమయాన్ని గడపడానికి కొత్త ప్రదేశాలను అన్వేషించడం మరియు శాశ్వత జ్ఞాపాకాలని సృష్టించడానికి గొప్ప మార్గం కమ్యూనిటీ భావన సైక్లింగ్ క్లబ్ లేదా సామూహలాలలో చేరడం వలన మీ ఒక ఆలోచన ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి చిట్కాలు మరియు అనుభవాలను పంచుకోవడానికి మరియు సమూహ రైడ్లు లేదా ఈవెంట్లలో పాల్గొనడానికి మిమ్మల్ని ఆనందిస్తుంది